నేను కాకినాడ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను నా పేరు బి శంకర్ నేను రైతు పొలంలోని పనిచేయడం నాకు చాలా ఇష్టం కానీ కొన్నిసార్లు పని బోర్ కొడుతూ ఉంటుంది అప్పుడు నేను నా స్నేహితులతో కలిసి జానపద పాటలు పాడుకుంటాను అవి చాలా వినోదభరితంగా ఉంటుంది పొలంలో పని చేసేటప్పుడు జానపద పాత పాటలు పాడడం చాలా సాధారణం ఇవి పనిని సులభతరం చేస్తుంది మరియు మనలని ఉత్సాహంగా ఉంచుతుంది మాకు తెలిసిన జానపద పాటలన్నీంటిని పాడుకుంటాము కొన్నిసార్లు మేము కొత్తపాటలు కూడా నేర్చుకుంటాము పని చేసేడప్పుడు పాటలు పాడటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇవి మనల్ని శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మనకు మంచి మానసిక స్థితిని కూడా కలిగిస్తుంది మీరు కూడా పనిచేసేటప్పుడు పాటలు పాడటం ప్రారంభించమని నేను సిఫార్సు చేస్తాను ఇది మీ పనిని మరింత ఆనందించేలా చేస్తుంది ఇక్కడ కొన్ని జానపద పాటలు లిస్ట్ ని నేను మీకు చెప్తాను ఇవి ఇవి ఎక్కువగా మేము పనిచేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటాము వర్లే వర్లే అనే పాట ఎక్కువగా పాడతాము కొండలు కోణలు అనే పాట కూడా ఎక్కువగా పాడుతూ ఉంటాము కొండపై కూలి అలాగే బంగారుతీరంలో పల్లెల్లో పాటలు ఇలాగ ఈ పాటల్లో పాడాలని మేము ఎక్కువగా పాడుతుంటాము ఈ విధంగా మేము మా పనిని సులువుగా ఉత్సాహంగా చేయడానికి జానపద పాటలు అనేవి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి